సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇది గణేష్ గారి మీ కన్సల్ట్ ఏ నెంబర్ ఇచ్చారు ఇది బిఎస్స ఫిజిక్ చేసాను సార్ అక్కడన్నా జాబు వేకెన్సీస్ ఉన్నాయండి ాని అవును సార్ శాలరీ నాకు పాతగా ఓల్డ్ కాడ చేసే కాడ ట్వంటీథౌజండ్ ఇచ్చింది సార్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎక్స్పైర్ చేసిార్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ చేశాను సార్ అవును సార్ ఓల్డ్ కంపెనీది గణష్ సొజ్యూషన్ సార్ అవును సార్ ప్రజెంట్ ట్వంటీ ఫై్ సార్

ఓకే సార్ పర్లేదు

చార్ీట్వంటీ ఫై్

ఓకే సార్ పర్ం ఛార్జెస్ అంటే ఎంత ఎంత చేస్తారు సార్ ఛార్జెస్ పర్ పర్సన్ ఓకే సార్ ఇది జాబ్స్ ఎక్కడెక్కడన్నా చెప్పగలుగుతారుా సార్ కొంచం ఈం ప్రజెంట్ ఇగా కాార్ీ కూడాడా సార్ ఓకే సార్ అండ్ నియర్ బై మనకు రూమ్స్ దొరికే ఎలా ఉంటే అక్కడ బెటర్ అని చెప్పేసి ఓకే సార్ ఓకే సార్ నేను అది రెజ్యూమ్ అది పంపిస్తాంకేమన్నా ీటెయిల్స్వాల సార్ కే సార్ అయన్నీవ సార్ ఇవన్నీ ఫజికల్ ఫార్మ్లు ఏమంటార లేపోతే వాట్సప్ అతేరిపోతుంటారు ఓకే సార్ ఓకే సార్ మీకు అది చేసి నకు కాల్ చేస్తాంను ఓకే సార్ థ్యాంక్ యూ